తెలంగాణలో స్థానిక కళలు మరియు హస్త కళలలో నిమగ్నం కావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైనవి బిద్రి క్రాఫ్ట్ బిదర్ నుంచి వచ్చి తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ఈ కళలో నికెల్ సిల్వర్ లోహలపై అందమైన డిజైన్లు చెక్కుతారు మరియు కాన్స కాస్టింగ్స్ కంచుతో రూపొందించిన శిల్పాలు విగ్రహాలు దేవాలయాల అలంకరణలకు ఉపయోగపడతాయి మరియు చెర్యల్ చిత్రకళ ఇందులో రంగుల వెదురు బొమ్మలు మరియు వాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తారు పెయింటెడ్ ఫర్నిచర్ ఇందులో హస్తకళ రంగంలో పెయింటెడ్ ఫర్నిచర్ మంచి అవకాశంగా ఉంటుంది ఆ తర్వాత గద్వాలు మరియు పోచంపల్లి చీరలు చేనేత వృత్తులలో నిమగ్నం కావాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక మరియు బొగ్గు పెయింటింగ్స్ మట్టి బొమ్మలు టెర్రకోట క్రాఫ్ట్స్ ఇంకా మరెన్నో ఉన్నాయి అందులో ఒకటి పుట్టపాక శారీ వీవింగ్ ఈ రంగాలలో శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి కోసం లేదా వ్యాపారంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి